ప్రెసెంట్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు కళాకారులు ఎవరికి ఇంత పేరు అనేది ఎవరికీ చాలా మందికి తెలియని సిచువేషన్లో ఉండేది అప్పుడు అలాంటి టైంలో వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి అంటే డిజిటల్ కాన్సెప్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా కానీ లేదు గూగుల్లో కానీ ఏ వెబ్సైట్లో కొట్టి చూసినా సరే మనం వాళ్ళ గురించి వస్తుంది ఆ కళాకారుల గురించి వస్తుంది సో వాళ్ళ కళ కళ కళాకారుల గురించి అందరికీ తెలియడం అలాగా వాళ్ళకి కూడా పే పేరు రావడం లో చాలా అంటే చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా అవుతుంది సో దానివల్ల దానివల్ల వాళ్ళు కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఎక్కువ సో అలా డిజిటల్ అనేది రావడం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది ఇంకా ఎవరైనా సరే స్టార్ట్ చేసి ఎవరన్నా ఆ ప్లేస్లో ఉండాలి అనుకున్న సరే వాళ్ళకి ఈ డిజిటల్ రంగం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను